ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి అలా అని ఆట అనేది కేవలం ఆరోగ్యం కోసమే అని కాదు అట వల్ల భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది కనుక పల్లెటూరిలో ఉన్న వాళ్ళకి అట అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సామాజిక ప్రమేయ ప్రభావం అనగా వాళ్ళకి సామాజిక పరంగా చాలా అవగాహన వస్తుంది అట ఆడితే కనుక ఆటలు అనేవి చాలా అంటే చాలా మంచిది మనకి ఆరోగ్యానికి అన్నింటికీ కనుక ఆటలు అనేవి పల్లెటూరి వాళ్ళకే కాదు పట్నంలో ఉండే వాళ్ళకి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అలా అని పట్నంలో ఉన్నవాళ్ళకే ఉపయోగపడుతుందని కాదు పల్లెటూరిలో ఉండేవాళ్ళకి కూడా ఉపయోగ పడుతుందని నా అభిప్రాయం పల్లెటూరిలో ఉన్నవాళ్ళకి ఏ విధంగా ఉపయోగ పడుతుందని నన్ను అడిగితే నేను అంటాను ఒకటే అంటాను ముఖ్యంగా ఆరోగ్యపరంగా వాళ్ళు కరెక్ట్గా అంటే ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి పల్లెటూరిలో ఉండేవాళ్ళకి భవిష్యత్తు పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి లేదా మానసిక పరంగా కానివ్వండి ఏ రకంగా అయినా సరే ఆటలు అనేవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఆటలు అనేవి మానసికంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు చేస్తాయి మనిషిని బలంగా శక్తివంతగా తయారు చేస్తాయి అలానే అన్ని ఆటలు అలాగే ఉంటాయని కాదు కొన్ని ఆటలు ఆహ్లాదం కోసం మాత్రమే ఆహ్లాదం కోసం అయ్యేవి వాటి గురించి మనం ఆరోగ్యాన్ని మానసిక దృక్పథాన్ని దేన్నీ కూడా మనం పొందలేము కనుక ముఖ్యంగా మనకి దేని నుంచి అయితే ఎక్కువ లాభాలు అనగా ఆరోగ్యం మానసికంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు చేస్తాయో ఆ ఆటలు ఆడాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా పల్లెటూరిలో ఉండే వాళ్ళైతే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండే ఆటలు ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం మీరు ఏం అంటారో నాకు తెలియదు కానీ ఆటలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా సరే ఆటలు లేకపోతే వాడు ఎలా అయిపోతాడు అంటే ఒకరకంగా మబ్బుగాడు అయిపోతాడు ఏం చేయలేడు సోమరిపోతులా తయారవుతాడు ఏ పిల్లలైతే వాళ్ళు చిన్నగా ఉన్నపుడు ఆటలు ఆడరో వాళ్ళు అనేవాళ్ళు సోమరిపోతులు అయిపోతారు ఇది క ఖచ్చితంగా చెప్పు అందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ఆటలు ఆడలేదు అనుకోండి వాడి బాడీ అనేది మొత్తం సోమరిపోతులా మారిపోతారు వాళ్ళు ఎట్లా అయిపోతారంటే వాళ్ళ మొత్తం శరీరంలో క్రొవ్వు అనేది పెరిగిపోతుంది వాళ్ళకి ఏం పని చే చేతకాదు సరిగ్గా అలానే ఆటలాడేవాళ్ళు చేస్తారని కాదు కానీ ఆటలే ఆడకపోతే ఎలా అవుతారో నేను చెప్తున్నాను ముఖ్యంగా పల్లెటూల్లో ఉండేవాళ్ళకి ఆటలు అనేవి చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ పొలం పని చేయాలన్నా చిన్నప్పుడు చురుగ్గా ఉండాలి చిన్నపుడు చురుగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఆటలు ఆడాలి వ్యాయామం చేయాలి ముఖ్యంగా మెదడుకు సంబంధించిన చదరంగం లాంటి ఆటలు కానివ్వండి కబడ్డీ లాంటి ఆటలు కానివ్వండి ఎలాంటి ఆటలు ఆడాలి అప్పుడే వాళ్ళు అనేవాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారని నేను చెప్తున్నాను అంతే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ సమాజంలో ఆటలు ఆడితేనే చురుగ్గా ఉంటున్నారు పిల్లలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇప్పుడు ఆటలు ఆడకపోతే వాళ్ళ బ్రెయిన్ అనేది ఆటలు ఆడేవాళ్ళ అంత బ్రెయిన్ అంత షార్ప్గా ఉండదని నేను అనుకుంటున్నాను అంతేగాక ఆటలు ఆడితే ఆరోగ్యకరంగా మనము శక్తివంతంగా తయారవుతాము ఆరోగ్యంగా ఉంటాము శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఆరోగ్యకరంగా ఉంటాము కనుక ఆటలు ఆడితేనే మంచిది ఊరివాళ్ళు కూడా పల్లెటూరి వాళ్ళే కానివ్వండి పట్నం వాళ్ళే కానివ్వండి ఆటలు ఆడాలి ఆడితేనే మనం బాగుంటాము మనమే కాదు ఎవరైనా సరే చిన్నపుడు ఆటలు ఆడకపోతే వాళ్ళకి ఎదుగుదల సరిగ్గా ఉండదు అనేది శాస్త్రపరంగా వచ్చిన నివేదిక చెప్తుంది ఎలా దీని మీదకు ఆటలు అనేవి పల్లెటూరి వాళ్ళకి సిటీ వాళ్ళకి అందరికీ ఒకటే ఆటలు ఆడితేనే వాళ్ళకి ఏదైనా ఒక రకంగా భవిష్యత్తులో కానివ్వండి వర్తమానంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఆటలు ఆడితేనే లాభం అండి లేకపోతే ఏ రకంగా వీ కూడా వాళ్ళు ఎదగలేరు ఇంప్రూవ్ అవ్వలేరు బ్రైన్ అవేవి పనిచేయవు చక్కగా ఒకవేళ నువ్వు ఆటలాడే వానికి బ్రెయిన్ చూడు చాలా షార్ప్ ఉంటుంది మొత్తం చురుకుగా ఉంటాడు ఆ అబ్బాయి కనుక ఆటలు ఆడిపిస్తే మంచిదని నేను అంటున్నాను పల్లెటూరి వాళ్ళకి ఆటలు అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు పొలం పని చేయాల్సి వస్తుంది చిన్నప్పుడు వాళ్ళు యాక్టివ్ లేకపోతే వాళ్ళు పెద్దయ్యాక ఏం చేయరు సోమరిపోతుల లాగే అయిపోతారు యాక్టివ్ ఉండాలి అంటే చిన్నపుడు గేమ్స్ ఆడాలి ఏం ఆటలు అవే కబడ్డీ చదరంగం లాంటి ఆటలు ఆడాలి అప్పుడే కదా వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు అప్పుడే కదా వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం లాంటివి ఉంటాయి ఆటల వల్ల ముఖ్యంగా జనాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కనుక ఆటలు అనేవి చాలా ముఖ్యం పల్లెటూరి వాళ్ళకు కానివ్వండి సిటీ వాళ్ళకి కానివ్వండి